హలో అన్న ఓలా ఆటో బుక్ చేసుకున్నాను మీరేనా అన్న ఎక్కడున్నారు మీరు త్వరగా రండి నాకు చాలా తొందరగా వెళ్ళాలి నేను అక్కడికి మీరు ఎంత తొందరగా వస్తే నేను అంత తొందరగా వెళ్తాను అనమాట మీరు తొందరగా రండి ఇక్కడి నుంచి నేను ట్యాంక్ బండ్ దగ్గరికెళ్ళాలి మంచిర్యాలలో ఉన్నాను నేనిక్కడ సరే అన్న త్వరగా రండి కొంచెం మీరెంత త్వరగా వస్తే నేనంత త్వరగా వెళ్తాను ఎంత తీసుకుంటారన్న

ఓకే అన్న ఏ టైంకొస్తారు నేనా అన్నా ఫాతిమా నగర్ సిద్ధార్థ నగర్ కాలనీలో ఉన్నాను తొందరగా రండి మీరు ఎంత త్వరగా వస్తే నేను అంత త్వరగా వెళ్తాను ట్యాంక్ బండ్ అన్న అదే నేను ఎక్కడికెళ్తాను ట్యాంక్ బండ్ ఔటర్ రోడ్ ట్యాంక్ బండ్ కేబుల్ బ్రిడ్జ్ నుంచి వెళ్తారు చూడండి అన్న దారి అటు సైడ్ సరే అన్నా మీరు తొందరగా అయితే రండి నేను మనీ ఇక్కడ ఇచ్చేస్తాను ఫోన్ పే చేసేయనా సరే అన్న మీరయితే త్వరగా రండి టూ మినిట్స్ లోపు ఇక్కడుండండి